మేము అందరం కలిసి మా విలేజ్లో అంటే మాకు అంత పెద్ద గ్రౌండ్ ఉండదు మేము ఒక ఒక ఇరవై గుంటలు దాకా మాకు పత్తి ఉంటే అక్కడ క్లీన్ చేసుకొని ట్రాక్టర్తో క్లీన్ చేసుకొని మేము నీట్గా చేసుకొని వాలీబాల్ కోర్ట్ కోర్ట్ తయారీ తయారు చేసుకుంటాము సొంతంగా తయారు చేసుకొని నెట్ కట్టుకొని స్టిక్స్ పాతి నెట్ కట్టుకొని మంచి నీటుగా మన ఆన్లైన్లో బుక్ చేస్తాము మాకు ఎందుకంటే ఇలా తెలియదు ఇలా ఇటు షాప్స్ అంటే మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది మా దగ్గర బైక్స్ ఉండవు అంతేగాని పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళమే కానీ అంత మాకు దూరం దూరం తెలియదు ట్వంటీ కిలోమీటర్స్ దాకనే తెలుసు మాకు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తే మాకు అంతా తెలుస్తుంది అందుకే మేము అన్నీ తెచ్చుకుంటాము ఇలా వాలిబాల్ అన్ని తెచ్చుకొని అంత మన షటిల్ అంతా తెచ్చుకొని నీటుగా గ్రౌండ్ క్లీన్ చేసిన దగ్గరికి వెళ్ళి నైట్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్లో వెళతాము వెళ్ళి మంచినీటి అందరం నైట్ మంచిగా ఫ్రెష్ అప్ అయి నీట్గా గేమ్కి వెళతాము అంటే బాడీ ఫిట్నెస్ వస్తుంది అది ప్లే చేస్తే అంత నీటుగా ఉంటుంది అది బాగా అది గమనించి ఒక మంచిగా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కలిసి మంచిగా త్రీ టీమ్స్ చేసుకుంటాము చేసుకొని నీటుగా నైటు మంచిగా లంచ్ చేసి వెళ్ళిపోతాము మంచిగా అన్నం ఉంటే మంచిగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది మంచి ప్లేయింగ్ చేసినట్టు ఉంటుంది మంచిగా నీటుగా ఇంకా మనం వాడినట్టు మంచిగా నీట్గా ఏంటంటే ఫస్ట్ రోజు నైట్ ఏదైనా ఒకటి ప్లే చేయాలి ప్లే చేయడం వలన చాలా మంచిది వాకింగ్ చేస్తే ఇంకా తిన్నాక చాలా మంచిది కాకపోతే ప్లే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్లే చేయడం వలన మనకి అన్ని పోతాయి మనం మాకు అంతలేకుండా కానీ మేము గ్రౌండ్ క్లీన్ చేసుకున్నా కానీ మా పల్లెటూరులో మేము చాలా బాగా మంచిగా వాళ్ళు వాళ్ళంతా డబ్బులు లేకున్నా కానీ మేము చాలా బాగా మంచిగా ఆడతాము మంచిగా ఆడి మంచిగా ఎవరితో గొడవ పెట్టుకోము మంచిగా నీట్గా ఆడుకుంటాము కానీ ఇక్కడే చేస్తాము మేము